హలో మీ టూర్స్ అండ్ ట్రావెల్సా అండి మేము వైజాగ్ నుంచి హైదరాబాద్కు వద్దామని అనుకుంటున్నాము

ఇక్కడ మేము హైదరాబాద్కి ప్లేసెస్ చూద్దామని వస్ వద్దామని అనుకుంటున్నాము

ఫ్రెండ్స్ అండి

అంటే ఏదైనా ఓకే టూ డేస్ అయితే మా చూడాలని అనుకుంటున్నాము అంటే టెన్ టూ ట్వంటీ చాలు అండి మాకు

హోమ్లీ ఫుడ్డే అండి

అంటే మేము ఫ్యామిలీ ఉన్నాము ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్

అదే అండి ఫ్రెండ్సే ఉన్నాము ఒక టూ చాలు అండి

ఏమి వద్దండి మామూలు రూమ్స్ చాలు

అంటే మీరు టూ డేస్ ఎక్కడ అంటే అక్కడ చూపిస్తే అక్కడ తిరుగుతాము అండి సరే అండి ఫస్ట్ చార్మినార్ అయితే తీసుకెళ్ళండి తరువాత అవి చూద్దాము సరే అండి ఏమేం తెలుసో అవి చూపించండి మేము క్రొత్త కదా హైదరాబాద్కి అందుకే మేము సరే అండి చేస్తాము

సరే అండి పంపించండి సరే అండి